తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మా ప్రాంతంలో వివిధ కాలాల వాతావరణము ఒక్కొక్క రోజున ఒక్కొలా ఉంటుంది ఎండాకాలం మే నెలనుండి జూన్ వరకు ఉంటుంది ఈ కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి సగటు ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీలకు పైగా ఉంటుంది ఈ కాలంలో గాలి మరియు నేల పొడిగా మరియు వేడిగా ఉంటుంది వర్షాకాలం జూలై నెల నుండి అక్టోబర్ వరకు ఈ కాలంలో మా ప్రాంతం భారీ వర్షపాతాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం వెయ్యి మిల్లీమీటర్ల వరకు పైగా ఉంటుంది వర్షం కారణంగా భూమి తేమగా మరియు చల్లగా ఉంటుంది అలాగే చలికాలం నవంబర్ నెల నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ కాలంలో ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుతాయి సగటు ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల నుండి దిగువకు ఉంటుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు మారుతూ ఉంటుంది వసంతకాలం మార్చి నెల నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది ఈ కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమవుతాయి కానీ ఇంకా తేమగా ఉంటుంది సగటు ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది గత కొన్ని సంవత్సరాలలో మా తూర్పుగోదావరి ప్రాంతంలో వాతావరణంలో కొన్ని మార్పులకు కనిపించాయి వాతావరణం మరింత అస్తీరంగా మారింది కొన్ని సంవత్సరాలలో భారీ వర్షపాతం మరియు ఇతర సంవత్సరాల్లో కరువు కనిపించింది ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి ఈ వరదలు మరియు కరువు వంటి వాతావరణ సంఘటనలకు దారితీస్తుంది ఈ మార్పులు వాతావరణం యొక్క మార్పు ప్రభావాలకు కారణమని భావిస్తున్న వాతావరణ మార్పు కారణంగా మనం చూస్తే భూమి యొక్క ఉపరితలం వేడెక్కుతుంది ఇది అదనపు మంచు మరియు హిమపాతాలను కరిగించడానికి దారితీస్తుంది ఇది మరింత ఘనీభవించడమైన మంచు మరియు హిమపాతాలు కరిగిపోవడానికి దారితీస్తుంది ఇది సముద్ర మట్టం పెరగడానికి దారితీస్తుంది వాతావరణం మార్పు యొక్క ప్రభావాలను తగ్గించడానికి మనం గ్రీన్ హౌస్ వాయువులు ఉద్ఘారాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి మనం శక్తిని మరింత సమర్థవంతంగా ఉపయోగించాలి మరియు పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడాలి